నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నేను స్కూల్లో సమావేశాలు జరిగినప్పుడు నేను కొన్ని సందర్భాల్లో పాల్గొన్నాను అవి నాకు చాలా ఆనందదాయకంగా ఉంటాయి ఆ అనుభవం ఎలా ఉంటుంది అంటే చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది మరియు అందులో పాల్గొంటే చాలా ఏదో తెలియని ఆనందం మనలో ఉంటుంది నేను కొన్ని సందర్భాల్లో పాల్గొన్నాను అవి ఏంటంటే ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవంలో చాలాసార్లు అన్నీ సందర్భాల్లో పాటించేవాన్ని అందులో అందులో జరిగే అన్నీ నృత్యాలకి సంగీతాలకి అన్నింటిలో నేను ఉండేదాన్ని కొన్ని సమావేశాల్లో అది గణతంత్ర దినోత్సవ తర గణతంత్ర దినోత్సవానికి చాలా బాగా నా ప్రదర్శనని చూపించేదాన్ని ముందుగా గణతంత్ర దినోత్సవం రోజు మేము అందరం కలిసి రెడీ అయ్యి ఇంటి నుంచి రెడీ అయ్యి బయలుదేరే వాళ్ళం అక్కడ వెళ్ళేసరికి ఏడింటికి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుండే అక్కడ మా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు మా వేదికని మంచిగా అలంకరించి మా క్లాస్ తరగతి గదుల అండ్ మంచిగా అలంకరించేవారు మేము అందులో కూడా పాటించేవాళ్ళము మరియు మా వేదిక వేదిక ముందు భారత్ భారతదేశం పటం మరియు నెహ్రూ వంటి జాతీయ నెమలి వంటి విగ్రహాలు వేసేవారు వాటి మధ్యలో జండా వందనం చేసేదానికి ఒక స్తంభం ఉంటుండే దాన్ని మా ప్రధానోపాధ్యాయులు మరియు గౌరవనీయులైన అందరూ టీచర్లు మాకు మా టీచర్లు మా ఉపాధ్యాయులు ఆ జెండా వందనాన్ని గణతంత్ర దినోత్సవం రోజు ఎగరవేస్తుంటే ఎగరవేస్తుండే దాని తరువాత మా స్కూల్ సమావేశంలో ప్రోం ప్రోగ్రామ్లన్నీ లైన్గా స్టార్ట్ అవుతుండే ఫస్ట్ది ఏంటి అంటే మార్చి ఫస్ట్ స్టార్ట్ అవుతుండే ఆ మాసృత్ మార్చ్ ఫస్ట్ తరువాత అన్నీ ప్రోగ్రామ్ మార్చ్ ఫస్ట్ తరువాత డ్యాన్స్ మరియు బహుమతులు గెలిచిన వారికి బహుమతులు చిన్నపిల్లలకి నుండి మరి పదవ తరగతి వరకు ఆ బహుమతులు ఇచ్చేవారు గెలిచిన వారికి మరియు దాని తరువాత డ్యాన్స్ ప్రోగ్రామ్లు కూడా ఉంటుండే మరియు ఎవరికైనా సాంఘిక కళ ఉంటే సంగీతంని కూడా పాడించేవారు మరియు మా ప్రధానోపాధ్యాయులు కొంచెం సేపటి వరకు అప్ వాళ్ళు ముఖ్యమైన స్పీచ్ ఇచ్చేవారు మరియు దాన్ని మేము చాలా మంచిగా స్వీకరించుకునేవాళ్ళము మరియు వాళ్ళు వాళ్ళకి ఉన్న అనుభవాలని మాకు చెప్తుండే మాకు కూడా ఇవన్నీ చేసినందుకు మా అనుభవం కూడా చాలా బాగుంది మరియు మాకు ఏం చేయాలో ఏం చెయ్యదు తెలివ తెలియనితనంలో మాకు కూడా మా ఉపాధ్యాయులు చాలా మంచిగా వేదిక పైన చెప్పే వారు మేం క్రింద కూర్చుండి వినేవాళ్ళము మరియు వాళ్ళు వాళ్ళు అన్నింటి గురించి చెప్పేవారు ఎలా చదువుకోవాలి ఎలా ఉండాలి కానీ ఈ ప్రోగ్రామ్ గణతంత్ర దినోత్సవం రోజు ఆ సన్నివేశాల్లో వాళ్ళు ఇంకా మంచిగా చెబుతూ ఉంటారు అక్కడ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ వచ్చి ఉండేవారు వాళ్ళందరిని చూసి మా అనుభవం చాలా ఆనందంగా ఉంటుంది మాకు కూడా మేము కూడా ఇలా వేదిక పైన ఎప్పుడు చెప్తామన్న ఊహలోకి వెళ్ళిపోతున్నాడు ఉండేవాళ్ళము మేము తరువాత గణతంత్ర దినోత్సవం లాస్ట్కి బిస్కెట్స్ మరియు లడ్డూలు ఇచ్చి పంపించేవారు ఆ ఆనందం ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ అనుభవం ఇంకా బాగుంటుంది